పుస్తక ఆవిష్కరణకు మాకు ఒక నెల ముందు ఆహ్వానం అందింది దాని దాని వలన మేము పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యాము ఆవిష్కరణ సభలో చాలామంది వచ్చి ఉన్నారు మేము వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి ఆవిష్కరణకు మేము కూడా వచ్చినందుకు చాలా ఆనందం వేసింది ఇలాంటి ఆవిష్కరణకు మళ్ళీ జరిగితే వెళ్ళాలి అనిపించేంతగా అక్కడ కార్యక్రమం జరిగింది ఇలా జరిగినందుకు మాకు చాలా ఆనందముగా ఉంది